నమస్తే అండి ట్రావెలింగ్ ఏజెన్సీ అండి నా పేరు సన్నీ నేను విజయవాడ నుండి నేను పనిచేయు స్థలానికి వెళ్ళడానికి నేను ట్యాక్సీ బుక్ చేసుకున్నాను అండి నేను రోజూ నా బండి మీద వెళతాను ఇవాళ ప్రొద్దున నా బండి టైంకి స్టార్ట్ అవ్వలేదండి అందువలన నేను ముందు జాగ్రత్తగా మీ ట్యాక్సీని బుక్ చేసుకున్నాను కొంత అడ్వాన్స్ కూడా చెల్లించాను అండి కానీ బుక్ చేసుకున్న వెంటనే నా బండి స్టార్ట్ అవ్వడంతో నేను నా బండి మీదే నా వర్క్కి వెళ్ళిపోయానండి కావున నన్ను క్షమించి నా అడ్వాన్స్ను తిరిగిస్తారని అనుకుంటున్నాను